నాకు నా స్నేహితులతో కలిసి బైక్ మీద ట్రిప్పుకు వెళ్లడం అంటే ఎంతగానో ఇష్టమని చెప్పుకోవచ్చు రీసెంటుగా నా స్నేహితులతో కలిసి నేను బైకు మీద అరకు ట్రిప్పుకు వెళ్లాను అరకు వెళ్ళినప్పుడు నాకు చాలా ఆనందంగా అనిపించింది ఎందుకంటే ప్రకృతి అందాన్ని నేను దగ్గరుండి చూసినట్టు అనిపించింది అదే నేను మొన్న బస్సులో కానీ కారులో కానీ వెళ్ళినప్పుడు నాకైతే అలా అనిపించదు బైకు మీద వెళ్లినప్పుడే ఆ గాలిలో ఉన్న చల్లదనం కానీ ఆ ప్రకృతి అందాలు కానీ కళ్ళకు అద్దినట్టు మనకు ఈజీగా కనబడతాదనే మనం చెప్పుకోవచ్చు ముందుగా నేను ట్రిప్పుకి వెళ్ళినప్పుడు ఎన్ని రోజులు ఆ ట్రిప్పుకి వెళ్తానో నేను ప్ల్యాన్ చేసుకుంటాను అప్పుడు నేను బిజీ షెడ్యూల్సులో కూడా ఆ ప్ల్యాన్ కోసం నేను లీవ్ పెట్టుకుంటాను లీవ్ పెట్టుకోవడమే కాకుండా దానికి ఎంత డబ్బు అవ్వచ్చు ఎన్ని మంది వెళ్తున్నాం మనకి ఏదైతే అవసరమవుతాయి ఆ వస్తువులన్నీ ముందుగానే సేకరిస్తాను ఆ ఫుడ్ పదార్థాలు కానీ లేదా దానికి కావలసిన గ్లాసెస్సు లేదా పెట్రోలు ఇలాంటివన్నీ నేను ముందుగానే నేను సేకరించి పెట్టుకుంటాను అన్నీ ఒక ప్ల్యానింగా చేసుకొని ఫలానా సమయంలో అక్కడికి మనం రీచ్ అవ్వాలని ముందుగానే ఆ టైమును పెట్టుకొని పలానా టైంలో రీచ్ అయిన తర్వాత పలానా రోజు మళ్ళీ తిరిగి వచ్చేయాలని చెప్పి ఆ టైంను కూడా పెట్టుకుని ఎక్కడెక్కడ ఆగాలో ఏవేమి చూడాలో దారిలో అయన్నీ ముందుగానే రాసుకుని ముందుగానే ఫుల్లుగా ప్ల్యాన్ చేసుకొని నేను ఏ ట్రిప్పు కైనా వెళ్తాను ఇలా బైక్ మీద స్నేహదులతో కలిసి మానం వెళ్లినప్పుడు మనకి చాలా ఆనందంగా అనిపిస్తుంది ఎందుకంటే మనకు నచ్చిన వారితో బైకులో ప్రయాణిస్తున్నప్పుడు ప్రకృతి అందాలని చూస్తున్నప్పుడు మనకు ఎంతగానో ఆనందం కలగడమే కాకుండా వారితో మనకి ఉన్న బంధం అనేది బలపడతాది అని మనం చెప్పుకోవచ్చు